నేనొక ఆన్లైన్లో అమెజాన్ నుండి ఇండక్షన్ స్టవ్ అనేది బుక్ చేశాను ఆ ఇండక్షన్ స్టవ్ వచ్చేసి చాలా యూజ్ అవుతుంది గ్యాస్ అయిపోయిన సిట్యుయేషన్లో గానీ గ్యాస్ ఈ కాలంలో చూస్తుంటే గ్యాస్ కాస్ట్ ఎక్కువ పెరిగినాయి కదా పెరిగినందువలన నేను ఇండక్షన్ తీసుకున్నాను అంటే మనకి చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు హీట్ అనేది ఈవెన్లీగా స్ప్రెడ్ అవుతుంది ఒకటే దగ్గర కాకుండా గంజికి ఈవెన్లీగా స్ప్రెడ్ అవుతుంది మనం ఎలా అంటే అలా కుక్ చేసుకోవచ్చు గ్యాస్ అయిపోయింది అనే టెన్షన్ లేకుండా పవర్ ఉంటే సరిపోతుంది ఎక్కడైనా కూర్చొని వంట చేసుకోవచ్చు ఇంట్లోనే కాదు బయట కూడా కూర్చోవచ్చు ఫ్యాన్ వేసుకొని వంట చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇండక్షన్ స్టవ్ అయితే నాకు బాగా నచ్చింది కాస్ట్ కూడా ఎక్కువ ఏమి లేదు జస్ట్ ఒక టు థౌసండ్లో వచ్చేసింది నాకు నేను నా దగ్గర ఉన్న ప్రా నేను ఇండక్షన్ స్టవ్ను తీసుకున్నది చూసి నా ఫ్రెండ్స్ కూడా దాన్ని చూసి భలే ఉంది ఇలా అంటే గ్యాస్ ఆదా చేసుకోవచ్చు అనని చెప్పేసి వాళ్ళు కూడా ఇండక్షన్ స్టవ్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు కూడా నన్ను చూసి ఆర్డర్ పెట్టుకున్నారు తీసుకుంటున్నారు